మన భారతదేశం సినిమా పాటలలో ఎంతగా అభివృద్ధి చెందినాయి అంటే ఇప్పుడు ఒక సాంగును బట్టి ఆ ఒక్క మనిషి ఏ మూడ్లో ఉన్నారో అని చెప్పి మనం చెప్పగలం అంత అలా సినిమా రంగాలు ఆ సాంగ్స్ అనేవి అంతగా ఫేమస్ అయినాయి అన్నమాట అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక సాడ్ సాంగ్ వింటున్నాడు అంటే తను సాడ్గా ఉన్నట్టు లేదా ఒక సంతోషకరమైన పాటలు విన్నాడు అంటే ఒక సంతోషంగా ఉన్నట్టు అలా లేకపోతే ఒక కన్ఫ్యూజన్లో ఉంటే అలా ఆ ఒక్క మనిషిని బట్టి మనం తన మూడ్ అనేది మనం చెప్పగలం అంతగా అభివృద్ధి చెందింది ఇంకొటి నాకు ఇష్టమైన మూవీ ఏంటంటే ఫిదా ఎందుకంటే నాకు సాయిపల్లవి గారు అంటే నాకు చాలా ఇష్టం సో సాయి పల్లవి సాయి పల్లవి గారు కూడా ఆ మూవీని మంచిగా ఏదో చాలా నేచర్గా ఇది నిజంగా జరిగినట్టు అంత అలా మొత్తం ఏ ఆర్టీఫిసియల్ యాక్టింగ్ లేకుండా చాలా న్యాచురల్ యాక్టింగ్తో అలా చేశారు నాకు ఆ మూవీ అంటే చాలా ఇష్టం అందులో సాంగ్స్ అంటే కూడా ఇష్టం నాకు ఇష్టమైన సింగర్ ఎవరు అంటే శ్రీరామ్ ఎందుకంటే బేబీ మూవీ దగ్గర నుంచి తను అంటే నాకు చాలా నచ్చేసాడు నాకు ఇష్టమైన సాంగ్ ఏంటంటే ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా దుకాయి వానలాగా అనే ఈ సాంగ్ అన్నమాట నాకు చాలా ఇష్టం ఆయన కూడా చాలా బాగా పాడాడు ఇష్టమైన యాక్టర్ ఎవరు అంటే ఆ యాక్టర్స్ ఎవరు అంటే సాయిపల్లవి గారు ఆమె ఒక డాక్టర్ చదివి ఈ యొక్క ఇండస్ట్రీ ఫీల్డ్లోకి వచ్చి ఇంత బాగా యాక్టింగ్ చేస్తారు అంటే ఇంత బా చాలా నేచర్గా తను చాలా సింపుల్గా తన చేసిన ప్రతి మూవీ కూడా నాకు ఇష్టం ఎందుకంటే తను వేసుకున్న తన డ్రెస్సింగ్ బట్టి ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు అక్కడి నుంచి ఆమె ఆమె అంటే నాకు చాలా బాగా నచ్చింది రేపు ఒకవేళ నా పిల్లలు నా సినిమా చూస్తే ఇది మా మమ్మీ మూవీ ఇది మా మమ్మీ మూవీ అని చెప్పి అందరికి చెప్పుకోవాలి అన్నట్టు నేను ఎంచుకుంటాను నేను పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అవి నాకు కంఫర్ట్ ఉండవు అని చెప్పి అలా అన్నారు ఇంత పద్ధతిగా ఉంటారు అంటే నాకు ఆమె అంటే చాలా ఇష్టం హీరో వచ్చి ప్రభాస్ ఆయన హైట్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాడు మన తెలుగు అబ్బాయి కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట ఆయన అంటే